మీరు పేరెంట్సా మాట్లాడేది ఏమ్మా కాలేజ్కి రాలేదు మీరు అటెండెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చెయ్యాలమ్మా అంటే ఇప్పుడు మీరు లీవ్ ఇయన్నీ ఎక్కువ పెట్టినారంటే మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో కష్టము అటెండెన్స్ అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది అదంతా కొంచెం చూసుకోవాలమ్మా ఎక్కువ ఊరికే వేస్ట్గా లీవ్లు అంతా పెట్టకూడదు మాకేం ప్రాబ్లెమ్ ఏం లేదు మీకే ప్రాబ్లెమ్ అది మీకు నష్టం అది మాకేం లేదు మళ్ళీ ఇన్ని రోజులకు ఇంత అనేసి అటెండెన్స్ షార్టేజ్ అమౌంట్ పడుతుంది అది మీరు కట్టుకోవాలి మళ్ళీ మేము నిల్చిపోయినాము అది మీరు మాకు చెప్పలేదు అంటే మాకు తెలీదు అది

ఓకే